రామ్మ చెప్పు ఎంటి ఈ టైంలో వచ్చావు క్లాస్ జరగటం లేదా చెప్పు చెప్పు త్వరగా చెప్పు

టీసీ కావాలా ఇప్పుడు టీసీ ఏంటి అమ్మా నువ్వు జాయిన్ అయ్యి నాలుగు నెలలు అయిపోయింది కదా ఏం పేరు మీ నాన్న గారి పేరు ఏ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది మీ నాన్నగారిది ఎంటి ఏం జాబ్ మీ నాన్నగారిది బ్యాంక్ జాబా లేకపోతే మామూలుగా నీకు టీసీ ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదమ్మా కాకపోతే అక్కడ సిలబస్ వేరు ఇక్కడ సిలబస్ వేరు నువ్వు ఇక్కడ అలవాటు అయిపోయి మళ్ళీ అక్కడ అలవాటు అవ్వాలంటే నీకు చాలా కష్టం అవుతుంది అదే ఇక్కడ ఏదైనా హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు కదా లేకపోతే చూట్టాలు ఇళ్ళు ఇలాంటివి ఏమి లేవా

హాస్టల్లో ఉండవచ్చు కదమ్మా హాస్టళ్ళు ఉంటాయి కదా

పంపరా సరేలే నీ నీ ఇష్టం ఇంక నేను వద్దనటానికి నేను ఎవరిని సరిపోను కానీ టీసీ కావాలంటే నువ్వు అడ్మినిస్ట్రేషన్ బ్లాకులో టీసీ అప్లికేషన్ అడుగు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్కి అప్లికేషన్ అడుగు అక్కడ సీతారామయ్యగారని ఉంటారు ఆయన్ని కలిసి అప్లికేషన్ తీసుకుని దానిమీద నీ ఫోటో ఒకటి అక్కడ ఉన్న డీటైల్స్ అన్నీ రాసి మీ నాన్నగారి పెరు మీ నాన్న గారి పేరు మీ అమ్మ గారి పేరు నీ పేరు అవన్నీ ఉంటాయి అవన్నీ రాసి ఆ లైబ్రరీలో ఏమైనా ఉంటే కనుక ఇవ్వాల్సినవి అవన్నీ ఇచ్చి ఆయన సంతకం అలాగే మీ క్లాస్ సార్ మీ క్లాస్ సార్కి చెప్పావా టీసీకి ఇలా వెళ్ళానని ఆయన సంతకం కూడా కావాలి ఆ తరవాత నా దగ్గర సంతకంకి రా నా దగ్గర సంతకానికి వచ్చినప్పుడు మాత్రం మీ నాన్న గారిని తీసుకుని రా మీ నాన్న గారు వస్తేనే నేను సంతకం పెడతాను మీ నాన్నగారితో మాట్లాడాలి సరే వెళ్ళు క్లాస్కి వెళ్ళు వెళ్ళేముందు ఇంటికి వెళ్ళేముందు అప్లికేషన్ తీసుకుని వెళ్ళు